స్కూల్లో ఏవైనా ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీ జరుగుతాయి వివిధ రకాలు పోటీలు ప్రైజులు వంటివి ఏ బహుమతులు ఉంటాయి అందులో దీనిలోనైనా మీరు పాల్గొన్నారా అవును నేను పాల్గొన్నాను మా స్కూల్లో చాలా ఎఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ జరుగుతాయి లైకు కబడ్డీ కో కో వాలీబాల్ ఇలాంటివి చాలా జరుగుతాయి అందులో నేను కో కో ఆడున్నాను అందులో మా నేను కో కో ఆడినందుకు మా సార్ వాళ్ళు మాకు మంచి బహుమతులు ఇచ్చారు ఇంకా మా స్కూల్లో చాలా వివిధ రకాలైన ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ జరుగుతాయి అందులో మమ్మల్ని మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా ఏంటి అంటే మా స్కూల్లో మమ్మల్ని ఎవరూ ఎక్కడ అంటే గేమ్స్ ఆడేటప్పుడు అయినా లేకపోతే ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ ఏదైనా చేసినప్పుడు మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు అందులో సపోర్ట్ చేసినప్పుడు అందరూ మంచిగా పాల్గొంటాం మా పేరెంట్స్ మేము తెచ్చిన బహుమతుల్ని చూసి చాలా సంతోషపడతారు ఇంకా మాకు అలా ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్లో సపోర్ట్ చేసి స్టేట్ లెవెల్కి డిస్టిక్ లెవెల్కి మమ్మల్ని తీసుకొని వెళ్తారు ఇంకా మమ్మల్ని ఎట్లా తీసుకు వెళ్ళిన తర్వాత అక్కడ్నుంచి మాకు ఏమైనా బహుమతులు వచ్చినా అవి మా స్కూల్లో పెట్టి మాకు సన్మానం లాగా లాంటివి చేస్తారు ఇంకా మా స్కూల్లో మమ్మల్ని ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో బహుమతులు వాళ్ళతో మంచిగా పరిచయం చేయించి మా గురించి గొప్పగా చెప్తారు ఇంకా మా పేరెంట్స్ గురించి మేం ఆడిన మేం ఆడిన ఆటల్లో మేము చేసిన ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్లో ఇవన్నీట్లో మాకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేశారు ఇంకా మా పేరెంట్స్ మాకు మా పేరెంట్స్కి మా గురించి చెప్తారు మేము ఎలా ఆడము ఏం చేసాము అనేది ఇంకా ఏంటి అంటే మా స్కూల్లో ఎ ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ అనే కాకుండా ఇంకా చాలా జరుగుతాయి లైక్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి పార్టీస్ జరుగుతాయి ఎందులో మాకు అన్నిట్లో ఏమేం చేయాలో వాళ్ళని నేర్పిస్తారు లైక్ ఉదాహరణగా మనము ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీ తీసుకుంటే లైక్ ఎస్సే రైటింగ్ లాంటిది స్పెల్ బి లాంటిది డిబేట్ లాంటివి అలాంటివి జరిగితే వాళ్ళు మాకు పార్టిసిపేట్ చేయడానికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తారు ఇంకా ఏంటి అంటే అందులో మమ్మల్ని సహాయం చేశా హెల్ప్ చేశారు మేము అందులో మంచిగా పాల్గొంటాం పాల్గొన్న తర్వాత మా మేము చేసిన దానిని చర్చిస్తారు ఎలా చెప్పారు ఏంది ఎక్కడ్నుంచి చూశారు ఎక్కడ్నుంచి చదివారు అని అవన్నీ చూసిన దాని తర్వాత మా మాది మంచిగా ఉంటే మాకు మంచి బహుమతి ఇస్తారు మా స్కూల్లో

మా పేరెంట్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు మంచి ఇలానే ముంగల్కి వెళ్ళాలి ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ అన్ని ఉండాలి చదువు ఒక్కటే కాదు అని మా పేరెంట్స్ మాకు చాలా విధాలుగా సహాయం చేశారు ఇంకా ఏంటి అంటే మా మా స్కూల్లో మా మా స్కూల్ నుంచి ఒక చిన్న పాప పాటలో చాలా పాటలు చాలా బాగా పడతాయి ఆమె అలా పాటలు పాడి మంచి సింగర్ అయ్యింది ఇంకా వేరే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మంచి ఆసక్తితో పాల్గొంటారు అన్ని నేర్చుకోవాలి అన్ని చేయాలి మాకు ముందు తరాలు వచ్చేదాంట్లో మాకు చాలా యూస్ అవుతుంది అని చెప్పేసి అన్నిట్లో పాల్గొంటారు ఇంకా ఏంటి అంటే మా స్కూల్లో మా మేడమ్స్ వాళ్ళు కూడా మాతోపాటు పాటిస్పేట్ చేస్తారు వారు దాని గురించి అంతా ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఇంకా మాకు అక్కడక్కడ తీసుకెళ్తారు అందులో ఇంకా ఏదైనా ప్రాజెక్టు లాంటిది అలాంటిది కూడా చేపిస్తారు సైన్స్ ఫెయిర్లు చేపిస్తారు అందులో మంచిగా పాల్గొంటాం

ఇంకా ఒక్కొక్కసారి మా మాది స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అలాంటి దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తే మా స్కూల్ నుంచి డబ్బులు కూడా మాకు సపోర్ట్ చేస్తారు ముందు వెళ్ళడానికి ఇంకా పేరెంట్స్కు పేరెంట్స్కి దాని గురించి తెలియకపోతే వివరంగా చెప్పి మమ్మల్ని ముందుకు వెళ్ళాలని సపోర్ట్ చేస్తారు మా పేరెంట్స్కి చెప్తారు మేము ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తారు ఇంకా రీసెం నిన్న మొన్న మా స్కూల్లో అన్ని జరిగిన పాట పోటీలో ఒక అమ్మాయి ఎస్సే రాసింది అందులో తన పేరెంట్స్ గురించి రాసింది మన మన మన అన్నవాళ్ళు ఏం ఏం చేశారో ఎలా ఉంటారు వాళ్ళు మన గురించి ఎలా సమాచేస్తారు వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది చిన్న ఎస్సే రైటింగ్ రాపించారు అందులో ఆమె చాలా మంచిగా రాసింది ఎలా రాసింది అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారో అవన్నీ రాసింది దాని గురించి ఎక్స్ట్రాగా చాలా బాగా మాట్లాడతారు ఇంకా అన్నీ సపోర్ట్ చేసి రాపిస్తారు ఇంకా ఎస్సే రైటింగ్ ఆమె చాలా చాలా బాగా రాసింది అది చదివి అమ్మానాన్న విలువ ఏంటో తెలిసింది మాకు ఇంకేంటి అంటే డిబేట్ డిబేట్ దేని గురించి అంటే ఇప్పుడు ఈ సొసైటీలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి దాని గురించి డిబేట్ మాట్లాడిన చైల్డ్ మ్యారేజెస్ ఎందుకు చేస్తారు అలా చేయొద్దు చిన్నగా చిన్నగా ఉన్నా చిన్నగా ఉన్నప్పుడే పెళ్లిలు చేయకుండా జాబ్ చేయాలి దాని గురించి మనం ఏం చేయాలి పేరెంట్స్ని ఫస్ట్ మోటివేట్ చేయాలి ఇలాంటి చాలా డిబేట్లో మాట్లాడుకున్నాం ఇంకేంటి అంటే ఎగ్జామ్పుల్ సావిత్రిబాయి పూలే ఆమె మన గురించి చాలా ఫైట్ చేసింది ఆమె గురించి మాట్లాడుకున్నాం అంటే అమ్మా అమ్మాయిలు అనేది ఒకటి వంట పనిలో ఇల్లు పనిలో చేసే వాటికి కాదు చదివి ము ముందుకి నడిపించే ఒక మార్గంలా మారింది సావిత్రిబాయి తన గురించి కూడా డిబేట్లో మేము మాట్లాడుకున్నాం ఇంకా ఏంటి అంటే స్పెల్ బి స్పెల్ బిలో చాలా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి అవి మనకు ప్రొనౌన్షియేషన్ రాదు దాంట్లో అవార్డ్స్ స్పెల్లింగ్ ఎలా పలకాలి ఈ వర్డ్ని ఇలా ఉంటుందిస్పెల్లింగ్స్ అనేటివి చెప్పారు ఇంకేంటి అంటే పార్లమెంట్స్ అవి కూడా పార్లమెంట్స్ లాగా కూడా ఆక్టివిటీస్ పెట్టుకుంటాము అందులో ఈ పార్లమెంట్ ఆక్టివిటీస్లో పెట్టుకున్న దాని తర్వాత కూడా ఏంటి అంటే మాకు అందులో ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ అయినా పెట్టుకుంటారు అపోజిషన్ రూలింగ్స్ పార్టీ వాళ్ళు ఇద్దరు మిడిల్లో డిబేట్ లాగా జరుగుతుంది అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళు సపోర్ట్ చేయలేరు ఎలక్షన్స్ టైంలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అన్ని చేస్తారు కానీ ఏమి చేయరు అని చెప్పేసి అన్నారు ఇంకేంటి అంటే గవర్నమెంట్ మనకి ఏం చేసింది గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఇలాంటి ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ మా దాంట్లో చాలా జరుగుతాయి ఇంకా ఈ ప్లేస్ క్లబ్ అని ఉంటుంది ఈవినింగ్ సెషన్లో అదేం జరుగుతుందంటే ఈవినింగ్ టైంలో ఏదైనా ఒక టాపిక్ గురించి తీసుకొని మాట్లాడాలి ఇంగ్లీష్లో అలా మాట్లాడుకుంటే ఏమవుతుంది అంటే మనకు దాని గురించి తెలుస్తుంది మనం ఇంకా స్పష్టంగా ఆంగ్లంలో మాట్లాడగలం అనే థాట్లొ మాకు ఆ ఆక్టివిటీ ఎక్సట్రా కరికులర్ ఆక్టివిటీగా జాయిన్ చేశారు ఇంకేమి అంటే ప్రతి శనివారం రోజు మాకు డాన్సింగ్ ప్రోగ్రామ్స్ సింగింగ్ ప్రోగ్రాం ఇలాంటి చాలా జరుగుతాయి ఇంకేందటి అంటే మా స్కూల్లో నుంచి ఎక్సట్రా కరికులర్ ఆక్టివిటీ డాన్సింగ్ సింగింగ్ మా టీచర్స్ వాళ్ళు మా మేడమ్స్ వాళ్లు సార్స్ వాళ్ళు మాకు పాటలు పాడమని చెప్పేసి అవన్నీ చేయమని చెప్పేసి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి ఎలా పాడాలి ఎలా డాన్స్ చేయాలి అని చెప్పేసి మొత్తం నేర్పిస్తారు ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా జరిగితే మా హాస్టల్ నుంచి మా స్కూల్ నుంచి మంచిగా డాన్సులు నేర్పించి మమ్మల్ని మంచిగా రెడీ చేసి ఆ ఆ ప్రోగ్రాంలో పాటిస్పేట్ అయ్యేటట్లు చేస్తారు ఇంకా పాటలు దాంట్లో ఎలా పడాలి ఈ వర్డస్ని ఎలా పలకాలి చరణం ఏది పల్లవి ఏది ఆ టైంలో మనం రాగం ఎలా తీయాలి ఇలాంటివన్నీ నేర్పిస్తారు ఎక్సట్రా కరికులర్ ఆక్టివిటీస్లో ఇంకేంటి అంటే మనము సైన్స్ ఫెయిర్ అంటే ఏదైనా ఒక్కదాని గురించి తెలియని తెలియని వాళ్ళకి తెలియజేయటం ఇప్పుడు అన్నీ ఏంది అంటే ఇప్పుడు ముందు ఇప్పుడు ఆ బిల్డింగ్ కడతరు అది కడతరు ఇది కడతరు అన్ని కన్స్ట్రక్షన్స్కి కొన్ని రోబోటిక్స్ ఉంటాయి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి అవన్నీ ఎలా ఉంటాయి ఏంది అని చెప్పేసి చెప్పడమే అది ఇంకేంటి అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్కి ఆ హౌస్కి పెయింటింగ్ వేస్తారు ఇంకా రోబోటిక్ పైన ఇల్లు కట్టినప్పుడు అన్ని కింద నుంచి పైన వరకు లేబర్స్ అవి తీసుకెళ్ళలేరు కాబట్టి అవన్నీ ఎలా చేయాలి ఏంది అని చిన్న చిన్న సైన్స్ ఫెయిర్లు లాగా చేసి పెడతాం ఇంకేంటి అంటే మా స్కూల్లో మాకు చిన్నచిన్న నోట్స్ బుక్ తయారు చేయడం ఇట్లా ఫన్నీ ఆక్టివిటీస్ కూడా ఉంటాయి గేమ్స్ ఆడిపిస్తారు చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అన్నీ విధంగా గేమ్స్ ఆడిపిచ్చి మమ్మల్ని చాలా హ్యాప్ సంతోషంగా ఉంచేటట్లు చేస్తారు ఇంకేంటి అంటే మేము చేసిన మేము చేసిన ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ ఒక పెద్ద ప్రోగ్రాం లాగా చేసి మా పేరెంట్స్ని కూడా మా అమ్మ నాన్నని కూడా ఇన్వైట్ చేసి మేము చేసే అన్ని చూపించి ఇది చేస్తారు ఇంకేంటి అంటే మాకు అవన్నీ చూపించిం దాని తర్వాత మా పేరెంట్స్ మేము చేసినవన్నీ చూసి వాళ్ళంతా సంతోషపడతారు ఇక స్కూల్ గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటారు ఆ విధంగా మమ్మల్ని మా స్కూల్లో అన్ని ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్లో మా మా టీచర్స్ మా మేడమ్స్ సార్స్ వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు మా గురువులు మాకు చాలా నేర్పించారు మనకి ఒకటి అంటారు కదా గురువులే దేవుళ్ళు అంటే గుడి స్కూల్ని గుడితో పోలుస్తారు దే సద్గురువులని దేవుళ్ళతో పోలుస్తారు అంటే మనకన్నీ విధాలుగా నేర్పించేది బడి అందులో ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ అంటే మన మనం ఏం చేస్తున్నాం అనేది లోపల లోపల కాకుండా మనం చేసే టాలెంట్ నుండి బయట పది మందికి చూపించి మనమేందో నిరూపిస్తుంది అదే ఎక్సట్రా కరీకులర్ ఆక్టివిటీస్ దాంట్లో చూపిస్తారు